హలో ఇది సమ్ ఎక్స్ రెస్టారెంటా ఇక్కడ ఏమి ఏమి స్పెషల్ ఫేమస్ ఇక్కడ నేను మసాలా బిర్యాని ఫేమస్ అని విన్నాను సో నాకు అది నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను అది రెస్టారెంట్కి రావాల లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చా మీ రెస్టారెంట్ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఇలా అప్లై ఉందా లేదా అఫ్లైన్లో వచ్చి మేము తీసుకోవాలా మా ఫ్యామిలీ వాళ్ళందరికీ బిర్యానీ అంటే ఇష్టము సో నేను చుట్టుపక్కల మొత్తం కనుక్కొని మీకు కాల్ చేసి క అడుగుతున్నాను ఇక్కడ ఇంకేం ఫేమస్ అండి స్వీట్ ఐటమ్స్ కానీ తీపి పదార్థాలు కానీ ఇంకేమైనా స్పెషల్ ఉన్నాయా డిసర్ట్స్ అట్లా నాకు గులాబ్ జామున్ అంటే బాగా ఇష్టము ఒకవేళ గులాబ్ జామున్ బాగుంటే అది ఒకటి ప్యాక్ చేయండి బిర్యానీకి ఎంత కా ఎంత కాస్ట్ పడుతుందండి ఒక్క ఒక్క బిర్యాని ఎంత కాస్ట్ పడుతుంది ఒక ఫ్యామిలీ ప్యాక్కి ఎంత పడుతుంది లేదంటే రెండు సింగిల్స్ తీసుకుంటే ఎంత పడుతుంది అండి ఈ రెస్టారెంట్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది చెప్పగలుగుతారా మీకు ల్యాండ్ మీ రెస్టారెంట్కి ఏదైనా ల్యాండ్మార్క్ ఉందా ఉంటే చెప్పరా మేము రెస్టారెంట్కి రావాలనుకుంటున్నాను మీరు రెస్టారెంట్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అని విన్నాను